సవాళ్ళు అంటే నా లైఫ్లో ఏమి జరగలేదు గాని నా లైఫ్లో స్ట్రగుల్స్ అయితే చాలా జరిగాయి ఓ డిగ్రీ కంప్లీట్ అయినా తర్వాత చాలా రోజులు నాకు ఉద్యోగం దొరకక చాలా రోజులు నేను ఖాళీగా ఉన్నాను ఆ టైంలో చాలా మంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చాలా మంది అలా అడిగినప్పుడు చాలా బాధపడేవాడిని అన్నింట్లకి ఎలా పడితే అలా ఆన్సర్ ఇచ్చేవాడిని కాదు ఎందుకంటే నేను ఇచ్చే సమాధానం మా ఆ వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్ మా పేరెంట్స్ మీద పడుతుంది అందువల్ల ఎవరు ఎన్ని అడిగిన నేను స్ నవ్వుతూ మాత్రమే ఉండేవాడిని ఆ నవ్వు వల్లనే ఈ రోజు ఈ చాలా చాలా స్ట్రగుల్స్ దీని వల్లే ఫే ఒక స్మైల్ వల్లే అలానే ఎదుర్కొన్నాను చాలా చాలా స్ట్రగుల్స్ ఎవరు ఏ విధంగా ఎన్ని విధాలుగా అడిగిన నేనయితే స్మైల్ తోనే సమాధానం చెప్పేవాడిని మీరు కూడా మీరు కూడా అలాగనే చెప్పండి మీరు కూడా అలానే చెప్తారని ఆశిస్తున్నాను మనం జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్న మొఖంలో స్మైల్ లేకపోతే మనం చాలా కష్టం నేనైతే ఎదుర్కొన్నా నేనైతే సవాళ్ళు ఎక్కువ ఎదుర్కొలేదు కాకపోతే మా మా స్నేహితులు ఎదుర్కొన్న సవాళ్ళను నేను జాగ్రత్తగా నా లైఫ్లో రాకుండా చూసుకొని ఉంటుంటాను